మా ప్రాంతంలో నృత్యం ప్రధాన పాత్ర పోషించే పండగలు ఏవైనా ఉన్నాయంటే అది మహాశివరాత్రి ఇక్కడ మహాశివరాత్రి రాత్రి జాగరణం నాడు వేదికపై నృ నృత్యం ప్రధాన పాత్ర పోషించే పండగ ఇది ఇక్కడ రాత్రి మెలుక ప్రజలందరూ మెలుకువతో ఉండి నృత్యాన్ని ప్రదర్శిస్తారు